హలో ఇది స్పైస్జెట్ విమానయాన సంస్థేనండి మేము ఒక ఇరవై ఐదు మందిగా ప్రయాణిద్దామని అనుకుంట్నామండి మేము వైజాగ్ నుంచి బయల్దేర్దాం అనుకుంట్నాము మాకు చెక్ ఇన్ అవ్వటంలో నాకు తెలిసి ఇబ్బందులుంటాయని నేను అనుకుంట్నాను మరి చెక్ ఇన్ అవ్వటానికి మీరేమన్నా ఏమన్నా ఏర్పాటు చేస్తా ఉన్నారా మాకు ఇది తెలియాల్సుంది ఎక్కువ మంది ఒకేసారి వస్తాం కాబట్టి చాలా ఇబ్బందయిద్ది అది మీకు కూడా తెలుసు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని మేము కోరుకుంట్నాం మీరేమన్నా ఏర్పాటు చేస్తున్నారా లేదనేది మిమ్మల్ని అడగాలనేది నా ఉద్దేశం ఏమన్నా ఉందా మేమందరం కలిసొస్తాం కాబట్టి ఇబ్బంది లేకుండా చూస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి అంత మంది వస్తున్నాం కాబట్టి మాకేమన్నా కన్సెషన్ లాంటిదేమన్నా ఇస్తారా ఇస్తారని మేం అనుకుంట్నాం మరి ఎంతిస్తారు ఏంటనేది మీరు మాకు క్లియర్గా చెప్పగలిగితే మేము దానికి సంబంధించిన మీకు బుకింగ్ని కన్ఫామ్ చేసుకుంటాం మీరు దానికోసం ఏర్పాట్లు ఏం చేస్తున్నారు లేకపోతే ఎంత కన్సెక్షన్ ఇస్తారనేది మాకు క్లియర్గా ఇవ్వండి ప్లీజ్ మీరలా ఇస్తే ఓకే అండి ఓకే అండి అలా ఇస్తే మేము మీకు కన్ఫామ్ చేసుకోటానికి మేం హ్యాపీగా కన్ఫామ్ చేసుకుంటాం ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యు థ్యాంక్ యు సో మచ్ థ్యాంక్ యు సో మచ్ సార్